మన తెలంగాణ సంస్కృతిలో చాలా సంప్రదాయాలు చాలా సంస్కృతులు ఉంటాయి అందుట్లో భాగంగా మొట్టమొదటిగా మనం జరుపుకునే చాలా ఘనంగా జరుపుకునే పండుగ వచ్చేసి బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అంటే మనం చాలా వేరే వేరే పొలంలో నుంచి చాలా చోట్ల నుంచి చాలా రకాలుగా ఉన్న ఫ్లవర్స్ని పూలను తెచ్చి బతుకమ్మ దాన్నే ఒక ఆకారంలో బతుకమ్మ అనే ఒక తల్లి వారిని మనం పూజించుకుంటూ ఆ బతుకమ్మని మధ్యలో పెట్టి చుట్టూ మన ఆడవాళ్ళుగానీ కొందరు పెద్దవాళ్ళు మగవాళ్ళు వీళ్ళందరూ చుట్టూ చేసుకుంటూ ఒక పాట పెట్టుకుని బతుకమ్మ డ్యాన్స్ చేసుకుంటా బతుకమ్మని తొమ్మిది రోజులు పూజిస్తారు ఆ తొమ్మిది రోజులు ఎప్పుడు పూజిస్తారు అంటే మనకు దసరా ఈరోజు ఉండగా ఈరోజు నుంచి ముందు తొమ్మిది రోజులు బతుకమ్మ

పూలనే దేవతలాగా దేవుడులాగా కొలుచుకుంటాము మనము నెక్స్ట్ వచ్చేసి బోనాలు పండగ బోనాల పండగ అంటేనే తెలంగాణలో ఒక ఎప్పటినుంచో వందల సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న పండగ బోనాలు అంటేనే చాలా ఫేమస్ మనం మొట్టమొదటిసారిగా బోనాలు ఇక్కడ మొదటి బోనాలనే ఉంటుంది మనం ఎక్కడ జరుపుకుంటామంటే చార్మినార్ దగ్గర గోల్కొండ దగ్గర చాలా ఘనంగా జరుపుకుంటాం బోనాల పండుగ రజు ఏం చేస్తారు అంటే ఒక పోతురాజు ఉంటారు పోతురాజు అందరినీ దాన్ని ఒక తాడుతోని భయపెట్టుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ బోనం మూడు బోనాలు నెత్తి మీద పెట్టుకొని బోనం కింద పడకుండా డ్యాన్స్ చేసుకుంటూ ఆటలాడుకుంటూ పాటలాడుకుంటూ డప్పు కొట్టుకుంటూ మొత్తం మన శరీరానికి పసుపు రుద్దుకొని ఒక వేషం పోతరాజు వేషం వేసుకొని భయపెట్టుకుంటూ ఒక దైవ శక్తితోని ఒక మంచి శక్తితోని మంచి మంచి కోరికతోని జరుపుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే బోనాల పండుగ బోనాలు పండుగ ఎప్పుడు జరుపుకుం జరుపుకుంటాం అంటే మాన్సూన్ సీజన్కి ముందు బోనాలు పండుగ ఘనంగా జరుపుకుంటాము బోనాల పండుగకి మన దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది మన తెలంగాణ బోనాలు పండుగకి నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణలోని కొందరు ట్రైబ్స్ గానీ బంజర్ బంజారకి సంబంధించిన ప్రజలు గానీ పీస్తోని జరుపుకుంటారు పీస్ అంటే మనం మొక్కని మొక్కని ఎట్లా పెంచుకుంటామో మొక్కని మనం మనం బతుకమ్మని ఎట్లాగైతే పూల బతుకమ్మని లాస్ట్ రోజు ఎలాగైతే నీళ్లలో వదిలేస్తాము పీస్ పండుగను కూడా ఇలాగే జరుపుకుంటారు తొమ్మిది రోజులు ముందు గోధుమ గింజలు

మొక్కజొన్నలు నాటి ఆ మొక్కజొన్నల్ని రోజు దగ్గర ఉండి చూసుకుంటూ నీళ్లు పోసి ఆ జొన్న ఆ మొక్కజొన్నలనే మనం దేంట్లో నీళ్లలో వదిలేస్తాము ఇవి మనకు ప్రత్యేకంగా ఏ మూడు పండుగలు చాలా ఘనంగా జరుపుకుంటారు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మూడు పండగలు ఇంకోటి కూడా జరుపుకుంటారు పూర్ పీర్ల పండుగ పీర్ల పండుగ కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు ఇట్ ఇస్ అంటే వారికి ఒక

దంచుకొని తయారు చేసుసుకుంటాము ఇంకొకటి కొబ్బరి కొబ్బరి పచ్చడి కూడా కొబ్బరి ఉంటాయి కదా ఎండి కొబ్బరి లేకపోయినా పచ్చి కొబ్బరి అది మొత్తం తీసి ఎండిన తర్వాత దంచుకుని చే తయారు చేసుకుంటాము అది కూడా రొట్టెలలో జొన్న రొట్టెలలో కానీ రాగి ముద్దలలో కానీ ఇంకా వేరే ఏదైనా దాంట్లో తింటే చాలా రుచికరంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆవకాయ పచ్చడి మన తెలంగాణలో ఏదైనా పచ్చడి గానీ

ఈ నూనె ఇంకా కారం ఇవన్నీ వేసుకొని కలుపుకుంటాము ఆవకాయ పచ్చడి మన తెలంగాణ రాష్ట్రంలో ఆవకాయ పచ్చడికి చాలా ప్రాధాన్యత ఉంది నా ఆవకాయ పచ్చడి తినకుండా ఒక ముద్ద దిగదు మన తెలంగాణ ప్రజలకి అది చాలా రుచికరంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పూర్ణం బూరెలు పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలి అంటే పూర్ణం బూరెలు ముందుగా మనము బియ్యం పట్టుకో పొలం కాడ మనం ఇంటికాడ పండించిన బియ్యం లేకుంటే మనం ఎక్కడ అన్న బయటనుంచి కొనుక్కు వచ్చిన బియ్యంని పట్టుకొచ్చి మిషన్ దగ్గరికి వెళ్లి అవి పట్టుకొచ్చి ఆ బియ్యం ఉంటది కదా ఆ బియ్యంని సైడ్ పెట్టి మిగతా ఆ బియ్యంకి సరిపడా బెల్లం ఎంతో ఆఫ్ కేజీ అర్ధ కిలో అయితే అర్థ కిలో లేకపోతే ఒక కిలో తీసుకువచ్చి ఆ బెల్లం ఇందుట్లో శనగపప్పు ఉంటుంది కదా పచ్చిశనగపప్పుని వేడి నీళ్లలో మరగబెట్టి అందుట్లో బియ్యం కలిపి వేరుశనగ తీసి బియ్యము వేరుశనగ రెండు కలిపి మిక్స్ చేసి కొంచెం ముద్దుల ముద్దులుగా పెట్టి ఇప్పుడు బియ్యం ఉంటుంది కదా బియ్యం ఇదంతా మూడు కలిపేసుకుని ముద్దుల ముద్దులు చేసుకోవాలా ముద్దుల ముద్దులుగా చేసుకుని వాటిని మనము అది అది తయారు అయిపోయిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకున్నా నూనె ఉంటుంది కదా ఆ నూనెలలో చిన్నగా ఒక్కొక్క చిన్న ముద్దులగా మధ్యలో కొంచెం

ఇంకా ఇంకా వచ్చేసి మా తెలంగాణ ట్రెడిషన్ వస్తే దసరా రోజు పాలపిట్ట చూడడము దసరా అందరూ కలిసికట్టుగా రాముడిని ఇంకా దీపావళి ఇట్లాంటి పండగలు జరుపుకుంటాము తెలంగాణలో తెలంగాణలో ఇంకా చాలా పండగలు జరుపుకుంటాము మనం